హలో చెప్పండి అవునండి మీకేస శనక్కాయ పప్పులు నూనె ఆవ నూనె కొబ్బరి నూనె వేప నూనె నువ్వుల నూనె ఆముదము అన్ని రకాల నూనెలు దొరుకుతాయండి పూర్తిగా ఆర్గానిక్ అండి లేదు లేదు లేదండి సాంప్రదాయబద్ధంగా చెక్క గానుగతోనే చేయిస్తాం శనక్కయ నూనె లీటరు నాలుగు వందల రూపాయలు ఉడన్తో చేసింది కాబట్టి మీకు ప్యూర్గా ఉంటుందండి మా షాపు కడప కడప ఎన్జిఓ కాలనీలో ఉంటుందండి ఆ అవైలబుల్లో ఉంటానండి మీకు నూలు నూనె లీటర్కి మూడు వందలు ఉంటుందండి అది కూడా చెక్కగానుగతోనే చేసిందే అండి

ఆ అండి అవిసె నూనె కూడా ఆర్డర్ని బట్టి చేయించి ఇస్తామండి సరే అండి కొబ్బరి నూనె ఆవ నూనె ఆముదము అవి దొరుకుతాయండి ఆ సరే అండి ఆ సరే అమ్మా సరే అండి